హాయ్ హలో అన్నా నేను మీ దగ్గర ఓలా ఊబర్ ఆటో బుక్ చేసుకోవడం జరిగింది అయితే నేను ఆటో బుక్ చేసుకోని కూడా చాలా సమయం అవుతుంది ఇంకా ఆటో రాలేదు అయితే నేను చెన్నై దగ్గర దిగినాను నన్ను వచ్చి తోడుకొని వెళ్ళడానికి మీరు తొందరగా పంపించండి అయితే నేను ఒక ప్రత్యే ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళాలని అయితే నేను ఎంతో ఆశక్తితో ఉన్నాను వేరే వాళ్ళ మీద నమ్మకం లేక మీ దగ్గర ఆటోని బుక్ చేసుకున్నాను అయితే నేను ప్రత్యేకమైంది అంటే చెన్నైలో ఒక ప్రత్యేకమైన ప్లేసెసు అలాగే బీచ్ అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ అవన్నీ చూపించి అలాగే నేను ఫ్లైట్ ఎక్కేదాకా నాతో పాటు ఉండి నాకు తెలియని వాటిని చూపిస్తు నేను వెళ్ళాల్సిన స్థల గమ్య స్థలానికి మీ డ్రైవర్ వెళ్ళే తీసుకుని వెళ్ళే లాగా మీరు నాకు సహాయం చేయండి అలాగే ఇంకా లేట్ అవుతుంది రానందు వలన ఎక్కడ డ్రైవర్ వస్తున్నాడో మీరు కొంత కనుక్కొని నాకు తెలియచేస్తారని నేను కోరుకుంటున్నాను సమయం వేస్ట్ కాకముందే మీరు డ్రైవర్ని కనుక్కోని తొందరగా నేను ఉండే స్థలానికి మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను అలాగే అమౌంట్ ఎంత అవుతుందో కూడా మీరు నాకు చెప్పండి ఎక్కువైనా పర్లేదు కానీ మీ ఆటోలో అయితే నాకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీ దగ్గర ఆటో బుక్ చేసుకుంటున్నాను మీరు తగిన సమయానికి పంపించగలుగుతారని కోరుకుంటు మీ డ్రైవర్ని కాస్త త్వరగా వస్తున్నాడా లేదా అడిగి నాకు తెలియచేయండి